బైకింగ్ ఉండడం బైక్స్ ఉండడం వల్ల జన జనాల ప్రజలకు చాలా అవసరం ఏ అర్జెంట్ పని ఉన్నా ఎమర్జెన్సీకి యూజ్ చేసుకోవచ్చు వెహికల్స్ అందుబాటులో లేనప్పుడు పక్క వాళ్ళ బైక్ తీసుకుని మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది